ఆ జగదాంబ జువెలర్సా అండి ఫిఫ్ ఈ ఫిఫ్టీన్ డేస్లో మా పాప మ్యారేజ్ ఉందండి ఆ ఆర్నమెంట్స్ చేయిద్దామని అనుకుంటున్నాం ఇవ్వగలుగుతారా అండి ఫిఫ్టీన్ డేస్లో ఒక ఒక పది తులాల గోల్డ్ వరకు అమ్మ ఆ లేదండి చూస్తాను కొన్ని కొన్ని సెలెక్టెడ్ ఉన్నాయి ఆ ప్రెసెంట్ గోల్డ్ రేట్ ఎంత ఉందండి ఫస్ట్ ఓకే అండి నాకు సిల్వర్ కూడా కావాలండి ఒక ఫిఫ్టీన్ వరకు సిల్వర్ కూడా కావాలి ఆ ఓకే అండి ఇంకా పుస్తెలతాడు ఎన్ని తులాల వరకు చేస్తారు అండి ఏమైన డిజైన్స్ ఉన్నాయా న్యూ మోడల్గా

ఆ ఓకే అండి ఓకే ఒకవేళ నైన్ వన్ సిక్స్ వేస్తే వేరే ప్రైసా అండి ఓకే అండి ఇప్పుడు మీరు ఇస్తారా అండి ఫిఫ్టీన్ డేస్లో మాకు ఇవ్వగలుగుతారా మ్యారేజ్కు ఓకే ఓకే అండి రేపు వస్తాం మేము ఓకే అండి రేపు వస్తాము మేము ఓకే అండి ఏదైనా డిజైన్స్ ఉంటే కొంచెం ఓకే అండి డిజైన్స్ ఉంటే మాకు కొంచెం వాట్సాప్ చేయరా అండి ఇదే నెంబర్కి ఓకే కొంచెం బ్యాంగిల్స్ కానీ ఆ నక్లెసు ఇయర్ రింగ్స్ కానీ మాటీలు రింగ్స్ ఇలా ఏమున్న పంపించండి మాకు కొంచెం లేటెస్ట్వి పంపించండి ఈ పుస్తెల తాడులో నులక తాడు మోడల్ ఉందా అండి ఏదైన ఫోటో ఉంటే కొంచెం పంపించండి అది ఒకసారి నాకు పిక్ పెట్టండి చూస్తాను నేను ఫస్టు అది ఏమైన పిక్ చేంజ్ ఉంటే మళ్ళీ వేరే నేను డిజైన్ సెలెక్ట్టెడ్ చేసి తీసుకొస్తాను అండి షాపుకు ఆ షాప్ టైమింగ్స్ ఇస్తారా అండి మాకు కొంచెం షాప్ టైమింగ్స్ చెప్పండి కొంచెం ఓకే అండి ఫైవ్ థర్టీ నైన్ మార్ నైట్ నైన్ వరకు ఉంటారా అండి ఓకే అండి